ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సాంకేతిక ఉద్యోగాల అవకాశాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు రోజులలో ఉద్యోగాల కోసం సాంకేతికంగాను ఎక్కువగా పోటీపడుతూ ఉంటారు ఉదాహరణకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటుకు సంబంధించిన ఉద్యోగాలు చాలానే ఉన్నాయి డేటా సైన్స్ మరియు డేటా ఎనాలిసిస్ సీఎస్సి అలాగే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ జాబ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇలాగా మనం సాంకేతికమైన డిగ్రీలు కొన్ని నెలలు కోర్సులు ఉంటాయి వాటిని చేయడం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ద్వారా చాలా ఉపయోగాలు ఉద్యోగాలు ఉన్నాయి ఒక రోబోట్లును తయారు చేయాలన్న లేకపోతే ఏవైనా యాప్లు తయారు చేయాలన్న లేకపోతే ఎవైనా వస్తువులు కానీ ఏవన్నా తయారు చేయాలన్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కోర్సులు చేయడం వల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంకా భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఉద్యోగ అవకాశాలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను